హలో చెప్పండి గుడ్ ఈవినింగ్ ఆ ఎస్ మేడం ఆ సరే మరి

ఓకే మేడం డేట్ ఇచ్చారు కానీ కొద్దిగా టయిట్ ఉండడం వల్ల పే చేయలేదు మేడం పే చేస్తాను రేపు అన్నా ఎల్లుండి అన్నా రేపు పే చేస్తాను మేడం ఓకే

ఓకే మేడం ఆ పెట్టె అదే ప్లాన్లో ఉన్నాం మేడం మ్యాథ్స్ ట్యూషన్ ఇట్లా చూస్తున్నాం మీకు ఎవరన్న తెలుసా

మీకు ఎవరన్న తెలిసిన వాళ్ళు ఉన్నారా ట్యూషన్ మాస్టర్స్ ఎవరన్న ఆహా ఓకే మేడం ఆ ఫీజ్ చేస్తాం మేడం

మ్యాథ్మెటిక్స్ అప్పుడప్పుడు నాకు తెలిసినంత వరకు చెప్తాం మాథ్స్ ఫిజిక్స్ ఇట్లా

ఆ షూర్ మేడం ఓకే సిలబస్ టెస్ట్ సిలబస్ అయిపోయిందా మేడం

రేపు కలుస్తాను మేడం వచ్చి చూద్దాం ఆ థ్యాంక్ యూ మేడం